హలో అవునూ నా దగ్గరా అన్ని టైప్ బైక్స్ ఉన్నాయి సో అందులో బెస్ట్ అంటే ఇప్పుడున్న మోడల్స్ అన్నీ బాగానే ఉంటాయి టు లాక్సా ఓకే ఓకే టూ ల్యాక్స్ అంటే ఇప్పుడు మనకి రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది కెటియమ్ ఉంది డ్యూక్ ఉంది ఎక్సట్రా చాలా ఉన్నాయి ఇప్పుడూ పల్సర్ టు ఫిఫ్టీ ఉంది సో ఇలాంటి బాగానే ఉంటాయి తీస్కోవచ్చు మీకు బాగుంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ బాగానే ఉంటుంది డ్యూక్ బాగానే ఉం కేటీయమ్ బాగానే ఉంటుంది పల్సర్ టూ ఫిఫ్టీ బాగుంటుంది మీకు ఇంత హై రేంజ్ కాకపోయినా స్ప్లెండర్ పల్సర్ ప్యాషన్ ప్రో ఇవి కొన్నున్నాయి ప్యాషన్ ప్రో మైలేజ్ బాగానే ఇస్తాయి కానీ ఇవి కేటీఎమ్ డ్యూక్ ఇవి ఉన్నాయి కదా ఇవీ పెట్రోల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందదన్నమాట ఇవీ అదే ను ప్యాషను స్ప్లెండరు ఇలాంటివి అనుకో నీకొంచెం బాగుంటుంది ఇవి చూడ్డానికి బాగుంటాయిరాయల్ ఎంఫిల్డ్ అవన్నీ బట్ నీకంత మైలేజీ రాదు ఎలక్ట్రికల్ బైక్స్ వేస్ట్ పెట్రోల్ బైక్స్ ఏ బెటరు ఎందుకంటే ఎలెక్ట్రిసియన్ మధ్యలో బ్యాటరీ ఆగిపోయిందనుకో సో తర్వాత అది వర్క్ అవ్వదు అదే పెట్రోల్ అనుకో మనం ఎక్కడకొక్కడికి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకోడానికి ఉంటుంది కానీ ఎలక్ట్రీషియన్ బ్యాటరీ అయిపోయాక పెట్టుకుంటే మనం ఛార్జింగ్ పెట్టుకోడానికి ఉండదు కదా సో పెట్రోల్ బైకే బెటరు ఎలక్ట్రికల్ బైక్స్ వేస్ట్ ఇప్పుడు ఆ బ్యాటరీ హీట్ ఎక్కిపోయి ఆ పెట్రోల్ బైక్స్ పేలిపోతున్నై కూడా పెట్రోల్ ఇస్ గుడ్ పెట్రోల్ బాగుంటుంది మాది పెట్రోల్ మాది స్ప్లెండర్ అదీ టూ థౌజండ్ సిక్స్ మోడలో ఎప్పుడో మా డాడీ కొని మాక్సిమం ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది అది ఇప్పటికీ చాలా బాగా వర్క్ అవుతుంది చాలా బాగుంది కూడా మైలేజీ కూడా ఎక్కువ ఇస్తుంది త్రీ మెంబర్స్ హా అన్నీ ఉన్నాయి అవును సెర్వీసింగ్స్ అంటే అది బయట ఉంటాయి ఇక్కడ షోరూంలో కూడా ఉంటాయి మీకు హా అవును షోరూంలోనే చేస్తాం అవును అవునవును చాలా మంది తీస్కెళ్ళారు మీకు కావాలంటే కొన్ని ఇమేజస్ పెడతాను మీకక్కడ కార్డ్ ఇస్తాను కదా మీరు షాపులో మీరిప్పుడు ఇప్పుడు మీకు ఫోన్స్ కొనుక్కుంటే గ్యారంటీ కార్డ్ ఉంటుంది కదా సర్వీసుకి కార్డ్ ఇస్తారు కొన్ని గుర్తుందా సో సేమ్ లైక్ అలాంటివే ఇక్కడ మా షోరూంలో కూడా మేము ఇప్పుడు బైక్స్ కి ఇస్తామన్నమాట ఓకే తాడేపల్లిగూడెంలో తాడేపల్లిగూడెం ఏ సెంటెరంటే పెంటపాడు వెళ్ళే రోడ్డులో హీరో హోండా షోరూం అని ఒకటుంది సేమ్ మీకు కనిపిస్తుందన్నమాట బైటకే కనిపిస్తుంది షోరూం మీకు అక్కడికొచ్చి మీరు నాకు కాల్ చేస్తే నేను మిమ్మల్ని మీట్ అవుతాను లేదు లేదు మీకూ తక్కువగానే పడ్తుంది అంటే బైక్స్ బట్టి ఉంటుందన్నమాట అది కొంచెం హై బైక్ అనుకో కొంచెం అదే కొంచెం రేట్ ఎక్కువున్న బైక్ అనుకో ఒకలా టాక్స్ పడ్తుంది రేట్ తక్కువున్నదైతే ఒకలా టాక్స్ పడ్తుంది అలా అన్నమాట మీకంతా బాగానే ఉంటుంది బైటికి మీరు ఎటువంటి ఇబ్బంది పడనవసరంలేదు వన్ ఇయర్లో మీకు సర్వీస్ చేయడానికి సర్వీస్ కూడా ఉంటుంది సో అన్నీ ఉంటాయి అన్నమాట మీకు బానేవుండు అంటే మీ బైక్ బట్టి మీ ఎంత డబ్బులు పెట్టగల్తారు అంటే దాని బట్టి మీ బైక్స్ అన్నీ వస్తూ ఉంటాయి అంతే ఆ ఓకే ఓకే ఓకే అయితే ఆ ఓకే ఆ ఓకే ఓకే బై